నేను చూసిన వివిధ రకాలైన ట్రాక్టర్ బాండ్ లు ఏంటంటేనండి మహేంద్ర ఒకటి సొనాలి ఒకటి కొత్తగా బయట బ్రాండ్ వచ్చింది ఇంకోటి ఏంటంటే టామ్ హోలాండ్ అంటండి హోలాండ్ సామ్థింగ్ ఏదో ఈ బ్రాండ్ లు అయితే నేను చూసాను అండి మన సాంప్రదాయ నాగలి పద్ధతికి ఈ ట్రాక్టర్ కి చాలా వ్యత్ చాల దగ్గర సంబంధం అంటే దగ్గరదగ్గరికి ఒకేలా ఉంటుంది కానీ పని ఎక్కువుగా మనకి సులభంగా అవుతుందండి మనము పూర్వ పద్ధతిలాగ మన నాగలి మన నాగలి చాటున భూమిని దున్నామనుకోండి అది ఎమ్ జరుగుతుందంటే మనము ఒక ఒక ఒక ఒక లైన్ మాత్రమే మనం చేయగలమండి అదే మనము ట్రాక్టరు ని కానీ వాడితే మనం ఒకేసారి ఒక అయిదుఆరు అయిదుఆరు గీతలు మనం భూమిని దున్నగలమండి సో ఏంటంటే ఇది ఈ యొక్క ఈ పాత సాంప్రదాయం కానీ వచ్చే కొత్త ట్రాక్టర్ లు ఇవన్నీ ఏంచేసినాయి అంటే పనిని సులభం చేసినాయి అండి ఇవన్నీ ఈ పనిని సులభం చేయడం వల్ల తక్కువ సమయంలోనే మనం ఎక్కువ పని చేయగలుతున్నాము ఒకరు ఒక ఎద్దుల ద్వారా దున్నే భూమిని మనం ఒక సుమారు ఒక అర ఒక అర పూట పడితే ఈ ట్రాక్టరు తో దున్నే పని ఏంటంటే సుమారు గంటన్నార రెండు గంటల్లో మనమైతే మనకున్న భూమి ప్రకారము దగ్గరదగ్గర ఒక అయిదు ఎకరాలు వరకు మనము చాలా తక్కువ సమయంలో ఏంటంటే మనము దున్నగలమండి సో ఈ సాంప్రదాయ పద్దతి కంటే ఇది ఈ విధంగా వేరుగా ఉందండి సో ఇప్పుడికి ఇప్పుడు ఇంకా మనకింకా ఆధునిక పరిజ్ఞానంతో వస్తున్నాయి అండి ట్రాక్టర్ లు అన్ని ఇంకా వాటికవే కోసేసుకుని కోత వాటికవే గంట్లు కింద కట్టేసి వాటికవే మూటలుకింద వేసేస్తున్నాయి అండి సో మన పాతకాల పద్ధతికి ఈ ఇప్పుడు ఈతరంలో ఉన్న ట్రాక్టర్ లు కానీ లేకపోతే వేరే వేరే కొత్త కొత్త పరికరాలకు ఉండే ఈ పరిజ్ఞానం ఈ పరిజ్ఞానం ఆధారం చేసుకునే మన ట్రాక్టర్లు అయితే తక్కువ సమయంలో అయితే ఎక్కువ పనిచేయగలవండి అదే మనం పాత పాతకాలంగా ఈ నాగలి చాటున భూమిని దున్నాలంటే అది చాలా ఎక్కువ సమయం పడుతుంది ఇంకొకటి ఏంటంటే మనం తక్కువ సమయంలో ఎక్కువ పని చేయలేమండి సో ఇది నేము గమనించిన ఈ సాంప్రదాయ పద్ధతులు కంటే ఇది విభిన్నంగా ఉందండి ట్రాక్టర్లు ద్వారా సో ఇపుడు మనం ఎక్కడ చూసుకున్న సరే మనం మన ఇపుడు చిన్న చిన్న పొలాల రైతులైనా సరే వాళ్ళు దున్నలేక వాళ్ళు తక్కువ సమయంలో ఎక్కువ పండించాలని చెప్పి ఎమ్ చేస్తున్నారంటే ట్రాక్టర్లే వాళ్ళు ఉపయోగిస్తున్నారు అండి తక్కువ ఒక రెండు ఎకరాలు ఉన్నా మూడు ఎకరాలు ఉన్నా వాళ్ళు ఏంటంటే సులువుగా ట్రాక్టర్ తీసుకొస్తున్నారు ట్రాక్టర్ తీసుకొచ్చి కొద్ది సమయంలో వాళ్ళకి డబ్బులు పే ఇచ్చేసి వీళ్ళు గమ్ముని వాళ్ళ పని కానిచ్చేసుకుంటున్నారండి ఇది ఇది ఇది ఈ విధంగా సాంప్రదాయంగా దున్నే దానికన్నా ఇది ఇంకొంత తక్కువ సమయం ఎక్కువ పని చేయగలుగుతున్నాం